నమస్కారం అండి ఎం కావాలండి మీకు మామిడికాయలా అండి ఉన్నాయండి మామిడికాయలు ఎన్ని కేజీలు కావాలండి మీకు రెండు కేజీలు వచ్చి రెండు వందల యభై పడుతుందండి అంటే మీకు ఈ చిన్న సైజువి అయితే మీకు రెండు వందలకు వస్తుందండి పెద్ద సైజువి తాజావి అయితే రెండు యాభై పడుతుందండి తీసుకోండి ఇంకా ఏమైనా కావాలా అండి మొత్తం కలిపి తగ్గిస్తాం ఇంకా ఏమైనా కావాలా అండి ఆ ఉన్నాయండి అవి ఎన్ని కావాలండి అవి వంద రూపాయలు అండి కేజీ అవి ఎన్ని కేజీలండి ఒక కేజీయా రెం అవి ఒక రెండు కేజీలు సరేనండి బొప్పాయి కాయ ఉందండి కాయవచ్చి యాభై రూపాయలకు అమ్ముతున్నామండి లేదండి మా దగ్గర ఉండేవి అన్ని తాజావి ఉంటాయండి మీరు

తగ్గిస్తామండి తప్పకుండా ఇంకా ఏమైనా కావాలాండి అన్ని తాజాగానే ఉంటాయండి అసలు ఒక్కటి కూడా మీరు తీయడానికి ఉండదు ఇప్పుడు రండి ఇంకా అండి ఇంక మొత్తం ఇచ్చేయమంటారా మామిడికాయలు రెండు కేజీలు అసలు అయితే మేము రెండు యాభైకి అమ్ముతున్నాము అండి మీరు అడిగారు కాబట్టి ఇంక రెండు వందలకి ఇస్తామండి ఇంక దానిమ్మ రెండు వందలు అండి రెండు కేజీలు బొప్పాయి కాయ రెండు కలిపి డెబ్బై రూపాయలు తీసుకోండి మొత్తం నాలుగు డెబ్బై అండి ఏంటండి ఉన్నాయండి ఉన్నాయండి అవి యాభై రూపాయలు అండి సరేనండి ఇదిగోండి మొత్తం ఐదు ఇరవై అయ్యిందండి సరేనండి ఇదిగోండి ధన్యవాదాలు అండి